హలో మేస్త్రియా మాట్లాడేది మా సార్ చెప్పారు అయితే మాకు ఇక్కడొక మీతో మాట్లాడమని అన్నారు అతను కొద్దిగా బిజీ ఉన్నాడటా తర్వాత మిమల్ని డైరెక్టు కలుస్తాం అన్నారు మాకేంటి అంటే ఇక్కడొక గుంట పావు ఫ్లాట్ ఉంది మాకు అందులో వచ్చేసి ఒకటి లో బడ్జెట్ అంటే తక్కువలో తక్కువ బడ్జెటులో మాకొక మంచి చిన్నగా జస్ట్ ఇప్పుడు స్టే చేసుకునేటట్టుగా లో బడ్జెట్లో మాకొక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి మీరు మా బడ్జెట్ మా బడ్జెట్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై లక్షల మధ్యలో పెట్టగలుగుతాం మేము అంతకు ఎక్కువలో కాకుండా మా ఆ అమౌంటులో మీరు ఎలా చేద్దామంటారు ప్లాను అంటే ఎన్ని రూమ్సు ఇస్తారు దాని ఫినిషింగ్ ఎట్లా చేస్తారు పిల్లలు ఇద్దరున్నారు డబుల్ బెడ్రూమ్ ఉండాలి డబుల్ బెడ్రూమ్కి అటాచెడ్ బాత్రూమ్స్ రెండు ప్లస్ బయట ఒకటి కామన్ వాష్రూమ్ ఉండాలి పూజ రూమ్ సెపరేట్గా ఉండాలి ఓపెన్ కిచెన్ పెట్టడానికి అవుతుందా స్లాబ్ కింద నుండి స్లాబ్ డైరెక్ట్ అంతే ఇంకా మీరే కింద డౌన్ నుండి కింద పిల్లర్స్ పోయడం నుంచి పునాదులు చేయడం నుంచి అన్నిటికి మీదే ఒకే అయ్యా అది వన్ వన్ టూ టూ అని అని చెప్పకండి రౌండ్ఆఫ్లో మీరు చేసుకుంటారు కదా టోటల్గా ఎంతలో ఎంతలో అవుతుంది నాకు మొత్తం ఎంత ఖర్చవుతుంది ఇక అందులో అన్ని మీయె లైక్ బ్రిక్స్ నుంచి లేబర్ వాళ్ళకి అన్ని మెటీరియల్స్ మీరే కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ ఖర్చు మీరు పెట్టుకునే కన్స్ట్రక్షన్ చేయడానికి కూడ మీరే లేబర్ని తీసుకురావడం మేము ఇంత పేమెంట్ ఇన్ని డేసుకి ఇంత పేమెంట్ అనేది మేము పే చేసుకుంటాం మీకు సింగిల్ ఫ్లోరే సెవెంటీన్ ల్యాక్స్ అంటే మాకు ఇప్పుడు కొత్తగా దా దర్వాజా డోర్సు ఇవి దర్వాజాలు వచ్చేసి చెక్కతో కాకుండా సిమెంటుతో కాకుండా ప్లాస్టిక్ది వస్తుందంటకదా ఆ ప్లాస్టిక్ది పెట్టాలి అట్లాంటిది పెట్టాలి అండ్ ఫినిషింగ్ కూడ లోపల కూల్గా ఉండేలాగా చేయండి అంటే పీఒపీ పెట్టుతారు కదా టైల్స్ అవన్నీ చేస్తారు కదా పర్ఫెక్టుగా ఉండాలి ఇంత తక్కువలో అయిందా అన్నట్టు కావాలి అలా అంటే దిని తక్ దీనికన్నా వన్ ల్యాక్ ఎక్కువ అడిగి తెలుసుకున్నాము ఒక రూముకి కన్స్ట్రక్షన్కి లేదంటే లోపల మొత్తం పిఒపి చేయడానికి ఒక రూముకి టెన్ థౌజండ్ అవుతాయి అని చెప్పారు అట్లా పోల్చుకుంటే ఇంకొక ఫిఫ్టీ థౌజండ్ ఎక్కువైతే మాకు మా ఫ్లాట్కి మొత్తం అయిపోద్ది కదా ఒకే అవునవును మీరు ఒకసారి అయితే రేపు రేపు ఒకసారి ఇంటికి రండి రేపు మా సారు రేపు ఈవెనింగ్ టైమ్ రేపు మార్నింగ్ టైముకి రండి సెవెన్ థర్టీ ఎయిట్ కట్ల కాల్ చేసి రండి ఇద్దరం కలిసి టూ త్రీ డిజైన్స్ తీసుకురండి ఇంటీరియల్ ప్లాన్ నాకు ప్లాన్ వేసుకొని తీసుకురండి ఒకే అదే ఫిఫ్టీ ఒక ఫిఫ్టీ అంటే పర్లేదు సెవన్ సెవెంటీన్ ఫిఫ్టీలో అవుతుంది అంటున్నారు మొత్తంగా ఒకే పర్లేదు రేపు రండి మాడ్లాడేసి ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది మేము ముహూర్తం అది ఇది చూసుకుని స్టార్ట్ పెట్టుకుందాం ఇంక ఇద్దరు కలిసి రండి ఒకే అండి థ్యాంక్ యూ